పర్యాటకం స్థానిక వ్యాపారాలకు చాలా విధాలుగా సహాయపడుతుంది పర్యాటకులు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారు భోజనం చేయడానికి రెస్టారెంట్లు బస్సు చేయడానికి హోటళ్ళు కొనడానికి దుకాణాలు మరియు రవాణా కోసం ట్యాక్సీలు వంటి స్థానిక సేవలను ఉపయోగిస్తారు ఇది స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది మరియు క్రొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది అంతేకాకుండా పర్యాటకులు స్థానిక ఉత్పత్తులను మరియు హస్తకళను కొనడానికి ఇష్టపడతారు ఇది స్థానిక కళాకారులు మరియు చేతివృత్తుల వారికి మద్దతుని ఇస్తుంది మరియు వారి ఉత్పత్తులను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది పర్యాటకం స్థానిక సంస్కృతిని మరియు సారవత్వాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది పర్యాటకులు ఒక ప్రాంతానికి సందర్శించినప్పుడు వారు స్థానిక సాంప్రదాయాలను పండగలను గురించి తెలుసుకుంటారు ఇది స్థానిక సంస్కృతిని సురక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి సహాయపడుతుంది మొత్తం మీద పర్యాటకం స్థానిక వ్యాపారాలకు మరియు సహజానికి సమాజానికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు స్థానిక సంస్కృతిని ప్రోత్సహిస్తుంది